హలో హా క్యాబు కావాలండి మాకు టుమారో కావాలండి ప్రెజంట్ ఇప్పుడు మేము కేరళలో ఉన్నాము కేరళ నుంచి అటు ఏమైనా ప్లేసెస్ ఉంటే మీకు తెలుస్తాయి కదా అవి కొంచెం చెప్తారా ఓకే అండి రాయలసీమ ఇటు సైడ్ కోరంగి కాకినాడ అమలాపురం రాజమండ్రి ఆ ఓకే అండి వన్ వీక్ కావాలి ఇవన్నీ చూపించడానికి ఓకే అండి రాయలసీమ కోనసీమ ఒకటి చార్మినార్ ఒకటి ఇంకా కొన్ని వాటర్ఫాల్స్ మారేడుమిల్లి కోరంగి ఒకటి కాకినాడ సిటీ టోటల్గా బీచ్ అది ఉంది కదా ఒక ఫైవ్ డేసు సిక్స్ డేసు క్యాబ్కి ఛార్జెస్ ఎంతండి అయితే మీ కాల్ చేయమంటారా ఆ కా కాల్ చేస్తామండి మేం కాల్ చేస్తామండి ఛార్జెస్ కూడా చెప్తే మరి అరేంజ్ చేసుకోవాలి కదా ఆ ఓకే అండి అయితే క్యాబ్ ఓకే చేయండి నేను రేపు టైమింగ్స్ చెప్తాను అప్పుడు వచ్చి పికప్ చేసుకుందురు కానీ ఓకే అండి